మొక్కలు చాలా బాగా పెరుగుతాయి వర్షాకాలంలో ఏ మొక్కలు అయినా పెరిగి పచ్చగా అందంగా కనిపిస్తాయి వర్షాకాలంలో మొక్కలు వర్షాలకు భూమి తడిగా ఉండి వేర్లు ఉత్పత్తి పొందడం వల్ల బాగా పెరుగుతాయి అయితే కొన్ని కొన్ని మొక్కలు ఎండ తగలకుండా పెరగలేకపోతాయి కొన్ని రకాల మొక్కలు సాధారణంగా మొక్కలు మట్టి మరియు క్రమం తప్పని నేను అవసరం చాలా మొక్కలు అధికంగా సూర్య కాంతితో ఉత్తమంగా పెరుగుతాయి కాబట్టి ఎక్కువ శాతం మొక్కలను నాటితే చెట్ల కంచలలో నీడలేని స్థలాన్ని ఎక్కువగా ఎంచుకోవాలి అలా అయితేనే మొక్కలు మంచిగా ఎదుగుతాయి ఉపయోగకరంగా మారుతాయి అయితే మొక్కలు పెంచడానికి మట్టి ప్రత్యేకించి సారవంతమైనదే కానట్లయితే అక్కడ ముక్కును బతకడం కష్టతరంగా మారుతుంది మొక్కలను బలమైన ఆరోగ్యకరమైన మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఎంచుకున్న ప్రదేశం సహాయపడాలి ఏ రకమైన మొక్కలను నాటిన చాలా మొక్కలు సమృద్ధిగా బాగా ఎండిపోయిన మట్టిలో బాగా పెరుగుతాయి కాలాల్లో కూడా మొక్కలు పెరిగేలా స్థలాన్ని ఎంచుకోవాలి ఎంచుకున్న స్థలం ఐదు నుండి ఆరు గంటలు ప్రత్యేక సూర్యకాంతిని అందుకునేలా ఉండాలి కొన్ని మొక్కలు దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సూర్యకాంతి అవసరం కొన్ని చిన్న తగినవి పండ్లు కూరగాయలు పాషిక నీడను సహిస్తాయి

విషపూరితంగా ఉండవచ్చు లేదా మట్టిలో ఫాస్పరస్ వంటివి తగినంత పోషకాలు ఉండకపోవచ్చు ఏ మట్టికి ఏ పంటను సముచితము తెలుసుకోవాలి చిన్నచిన్న మొక్కలకు ఎండాకాలంలో పుష్కలంగా నీళ్లు ఉండేలా చూసుకోవాలి అయితే ఎక్కువ ఆకులను తడపకూడదు ఆకులను తడపడం వల్ల బూజు పట్టి మొక్క మరణించే అవకాశం ఉంది వర్షాకాలంలో ఎక్కువ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్కలు

వాతావరణ గాలులని ఇస్తాయి దాని వలన ఊపిరిదిద్దులకు ఎలాంటి అనారోగ్య సమస్య రాదు మొక్కలు ఏ కాలంలో అయినా మనుషులకే కాదు మూగజీవులకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఏ కాలాలకు సంబంధించి వర్షాకాలం ఆరోగ్యంగా ఉండేలా కూరగాయలు మొక్కలను ఔషధాలను ఉపయోగపడేలా ఉంచాలి ఎందుకంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండెను ఉంటుంది కనుక ముందు జాగ్రత్త తీసుకోవాలి ఎండాకాలంలో మొక్కలు నీడను గాలిని ఇచ్చేలా పెంచాలి మొక్కలని ఉపయోగించాలి ఆరోగ్యంగా ఉపయోగపడే మొక్కలను కాలాలు కాలాలను బట్టి పెంచాలి వేప చెట్టు ఆశి ఆశి